నేను కబడ్డీ ఆట ఆడుతాను కబడ్డీ ఆటను మా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఆడతాను అంతే కాకుండా మా ఊర్లో కబడ్డీ గ్రౌండ్ అయితే ఉంది ఆ గ్రౌండ్లో ఒక్కొక్క సారైతే ఊరు మా ఊరు వాళ్ళందరం కలిసి వేరే ఊరు వాళ్ళతో పోటీ పడి మరీ ఆడతాము